మాకు పూల చెట్లు అంటే చాలా ఇష్టం కానీ మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి మేము ఈ మొక్కలను ఏం చేస్తామని అనుకుంటే పక్కింటి వాళ్ళకి చెప్పి నీళ్ళు పోసి చూసుకోమని చెప్తాము వాటిని ఎలా చూస్తారు అని అనుకుంటారా మేం చెప్పాం కాబట్టి మా కోసం ఆ పూల ప్రాణం పోకూడదు అని చెప్పి అనేసి వాటిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారు కాబట్టి మేము ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే మా పక్కింటి వాళ్ళకి లేదు మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేసి వెళ్తాము అప్పుడు వాళ్ళు రోజు మార్చి రోజు వచ్చి వాటికి వాటర్ పోసి చూసుకొని వెళ్తారు అదేవిధంగా పువ్వులు పూస్తాయి మంచి మంచి పువ్వులు పూస్తాయి మా ఫ్రెండ్స్ వాటిని చూసి నీకు చెట్లు పిచ్చి ఏంటి రా అని చెప్పి అని అడుగుతారు పచ్చదనం పరిశుభ్రత అని అంటారు కదా అందుకోసం మాకు చెట్లు అంటే చాలా ఇష్టమని చెప్తాము